మా ఇంట్లో వంటలు చేసుకోవడం సహజంగా చేయడం పెట్టడంతో సరిపోతుంది ఇతర వాళ్ళతో అంటే ఇద్దరు కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ బంధువులు వీళ్ళతో కలిసి వంటలు చేసుకునేటప్పుడు వాళ్ళ ఇళ్ళకి ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు ఏదైనా వంట చేసినప్పుడు దాంట్లో ఇలాగా కొన్ని మసాలాలు కొన్ని మిక్సీ కొంచెం మిక్స్ చేయడంలో ఏదైనా కొంచెం హెచ్చు తక్కువలు ఉప్పు కారాలు అలా చెప్పినప్పుడు టేస్ట్ బాగా వస్తుంది అనేసి నేను చెప్పుకొని వాళ్ళతో యాక్టివ్గా మాట్లాడటం ఇలా చేద్దాము అలా చేద్దాము అని చెప్పడం వాళ్ళ దగ్గర నుంచి కొన్ని చిట్కాలు తెలుసుకొని దాని ద్వారా చేయడం తొందరగా అయిపోయే విధంగా ఎలా చేయడం అనేది అంతా మాట్లాడి కలిసి చేసుకుంటూ నాకు హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు పౌష్టికాహారం కార్యక్రమం పెట్టినప్పుడు మా వీధిలో వాళ్ళందరు కలిసి పండ్లు ఫలహారాలు పిండివంటలు పులిహోరలు ఇలాంటి వెజిటేబుల్ బిర్యానీ ఇవి అంతా చేసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంట్లో చేసుకొని వచ్చి అక్క ఇది ఇలా చేశాను అలా చేశాను కలిసి తిందాము నాది ఎలా ఉంది చెప్పండి మీరేం చేసినారు అని అందరు పంచుకొని ఎక్కువగా మేము బాగా తినడం పంచుకోవడం చేసింది అలా కలుసుకొని ఎవరెవరి వంటకాలు దాంట్లో చిట్కాలు ఏమి ఎట్ట చేయాలా ఎంత టైం లోపల తొందరగా చేయగలుగుతాం ఆ యాక్టివిటీ ఆ హ్యాపీ ఆ సంతోషం అనేది నాకు చాలా ఇష్టం నేను ఎక్కువగా అలాంటి వాటిలో కలిసి మాట్లాడటం కానీ చేయడం కానీ అలా కలిసి చేసుకోవడం కానీ ఇలాంటివి ఇష్టం ఇప్పుడు గుళ్ళకి ఎక్కడికైనా పోయినప్పుడు కూడా కొంతమంది వంటలు చేసుకొని పోయి దేవుడు దర్శనం చేసుకుని చెట్ల కింద కూర్చొని తింటారు అప్పుడు నలుగురు వీధుల్లో కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ వీధిలో వాళ్ళు కానీ వచ్చినప్పుడు కొన్ని చేసుకొని పోయి వాళ్ళకి అలా అలాగ పెట్టాలా మాట్లాడి చేసుకోవాలంటే నాకు చాలా ఇష్టము ఇప్పుడు కార్తీక మాసంలో వనభోజనాలు అంటారు తర్వాత గుళ్ళ కాడ అన్నదానం చేయాలంటారు అట్లాం టప్పుడు కూడా కలిసి నేను చేయడం కానీ పెట్టడం కానీ ఇలాంటివి నాకు చాలా ఇష్టం మా బంధువుల ఏదన్నా ఫంక్షన్లు ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు వంటల కాడ నేను ఫస్ట్ ఉంటాను చేయగలుగుతాను చేయగలుగుతాను కలిసి కూడా వాళ్ళతో ఏదైన తెలియకపోతే ముందు వెనక ఎలా వేయాలి ఎలా చేయాలి అనేసి కలిసి చేసుకోవడం వాళ్ళకి పెట్టడం ఇలాంటివి అంతా నాకు చాలా ఇష్టం దాంట్లో ఏదైనా తక్కువ అయినా ఎక్కువ అయినా కొంచెం ఐడియాలు చిట్కాలు ఇవంతా కూడా నేను చెప్తాను వాళ్ళు చెప్పింది కూడా నేను చేసి పెట్టగలిగే అంత ఇది నాకు అట్లాంటి పనులు అంటే నాకు చాలా ఇష్టము పిల్లలకు చెప్పడం చేయడం వాళ్ళ దగ్గర కొన్ని పనులు చేపించుకోవడం అందరిని కూర్చోబెట్టుకుని కూరగాయలు కోసివ్వండి ఆకుకూరలు గిల్లి ఇవ్వండి పప్పులు అంతా మాకు రెడీ చేసి ఇవ్వండి అనేసి వాళ్ళకి కొన్ని పనులు చెప్తాను నేను వాళ్లతో మాట్లాడుతా కలిసి ఒక పని చేయడానికి యాక్టివ్గా ఉంటాను ఫంక్షన్లకు కానీ గుళ్ళకు వెళ్ళిన కానీ అన్నదానం చేసే చోట వినాయక చవితి వచ్చినప్పుడు కూడా మా వీధిలో అన్నదానం చేసినప్పుడు కలసి చేసుకొని మేము అందరూ అందరిని పిలిచి పెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టి ఎలా ఉంది అనేసి మాట్లాడి చేసుకోగలుగుతాము ఇలాగా వేరే కుటుంబ సభ్యులు కానీ మన ఇంట్లో కాని మన వీధిలో కానీ గుళ్ళలో కానీ ఈ వంటలు వడ్డించడాలు సమయాలు గడపడాలు వాళ్ళు అది ఒక హ్యాపీగా ఉంటుంది నాకు ఒకరికి భోజనం పెట్టడం అంటే అది ఒక సంతోషం పది మంది దగ్గర చేసి పది మందికి పెట్టడం అంటే మంచి ఆలోచన మంచి అలవాటు అది ఎప్పుడో ఒకసారిద కుదురుతుంది రోజు చేయలేం కాబట్టి ఆ ఒకసారి రెండుసార్లు మనం చేసే దాంట్లో దేవుళ్ళ కాడ గుళ్ళ కాడ అయితే ఇంకా భక్తిగా శ్రద్ధగా ఇంకా ఇంట్రెస్ట్తో ఇంకా ముఖ్యంగా బాధ్యతగా కరెక్ట్గా చేయగలిగే అంత ఇది నాకు వస్తుంది చాలా హ్యాపీగా కూడా నేను చేసుకుంటాను ఆ పని వంట వార్పు అంటేనే నాకు కొంచెం సంతోని సంతోషాన్ని ఇచ్చే పని అని నేను అనుకుంటాను అలా కూడా నేను కరెక్ట్గా చేస్తాను